హలో హలో గుడ్ మార్నింగ్ మ్యాడమ్ నిన్న నేను మీ మీ స్కూల్లో చదువుతున్న పాప వాళ్ళ పేరెంట్ని మ్యాడమ్ మ్యాడమ్ యాక్చువల్గా ఏంటంటే మా పాప లీవ్కి లీవ్ అప్లై చేసింది మ్యాడమ్ అయితే పేరెంట్స్తో మాట్లాడమని చెప్పారు పాప నేమ్ అక్షయ మ్యాడమ్ మేము హౌస్ కట్టుకున్నాం మ్యాడమ్ సో దానికి గృహప్రవేశానికి అయితే ఎట్టుకున్నాం మ్యాడమ్ అయితే గృహప్రవేశం త్రీ డేస్ జరుపుకోవాలి అంటే దూరం మ్యాడమ్ ఇంకా రిలెటివ్స్ అందరు గ్యాదర్ అయ్యాక అన్ చెప్పేసి అంటే దూరం మ్యాడమ్ సో అక్కడికి పాపని తీసుకుని వెళ్ళిపోదాం పనులు గట్టా ఉంటాయి కదా అని చెప్పేసి సో మా ట్రావెలింగ్కే త్రీ డేస్ పడుతుంది మ్యాడమ్ సో అందుకు ట్రా ట్రావెలింగ్కి అక్కడ త్రీ డేస్ అండ్ అక్కడ త్రీ డేస్ సెలెబ్రేషన్స్ అండ్ మళ్ళీ ర రిటర్న్ త్రీ డేస్ మళ్ళీ నైన్ డేస్ అంటే టోటల్ టెన్ డేస్ కంటే లీవ్ పెట్టింది మ్యాడమ్ పాప సో అంటే టెన్ డేస్ అంటే మ్యాడమ్ అంటే ఫస్ట్ గృహప్రవేశం మ్యాడమ్ ఇంట్లోని సో అంటే పెద్దవాళ్ళు అందరు వస్తున్నారు సో పాపని తీసుకుని వెళ్ళాలి ఇక్కడ వదిలేసి వెళ్ళడానికి కూడా లేదు మ్యాడమ్ అందరు అక్కడికే వస్తున్నారు సో అందుకని చెప్పేసి మ్యాడమ్ అంటే ట్రావెలింగ్కి ఆ అంటే ట్రావెలింగ్ అవును మ్యాడమ్ అందుకే నేను కూడా ఒకసారి మీతో మాట్లాడుతాం కదా నేనే చెప్తాను అన్నాము అంటే పర్మిషన్ ఇస్తారు లెటర్ పెడితేనే అని చెప్పేసి అన్నారు సో అందుకనే లెటర్ పంపించాం మ్యాడమ్ లేదంటే నేనే వచ్చి మాట్లాడదాం అనుకున్నాను మ్యాడమ్ ప్లీజ్ ఒక్కసారి గ్రాంట్ చేయండి మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ ఒకసారి థ్యాంక్ యూ మ్యాడమ్